నృత్యం అనేది మనుషులని చాలా బాగా దగ్గర చేస్తుంది ఎలాగ అంటే ఒక ఊర్లో నాట్య ప్రదర్శన ఉంటుంది ఉంటే పక్కన ఊరు వాళ్ళు కూడా వచ్చి నాట్యం చేస్తారు అలాగా

ఆ సమూహం ద్వారా మనుషులను దగ్గర చేస్తుంది అలాగనే ఇప్పుడు నాట్య బృందంలో ఒకరికి డ్యాన్స్ బాగా చేస్తారు ఇంకొకరు సాంగ్స్ బాగా పాడుతారు ఇంకొకరు ఏమో ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయిస్తారు అలా అందరం అందరూ కలిస్తేనే ఒక బృందం అనేది ఏర్పడుతుంది అలాగా ఏర్పడడం వల్ల ఒకరి మధ్య ఒకరు సమూహ భావన అనేది పెరుగుతుంది అలాగే ఇలా నృత్యం అనేది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇలా అన్ని ఊర్లకు ఇలా వెళ్లి చేస్తారు అలా చేయడం వల్ల సాంస్కృతిక సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి అలాగే పెద్దలని ఎలా గౌరవించాలో తెలుస్తుంది అలాగనే పూర్వకాలంలో ఎలా ఉండేది తెలుస్తుంది ఇలాంటివన్నీ తెలుస్తుంది ఈ నృత్యం వలన మనుషుల దగ్గర మనుషులు బాగా దగ్గర అవుతారు అలాగనే సమూహ భావనను పెంపొందిస్తుంది